చిత్తూరు జిల్లాలో ప్రజలకు సంప్రదాయంగా వారు తినే ఆహార పదార్ధాలు కొన్ని ఉన్నాయి అవి చాలా పూర్వం నుండి వాళ్లు అదే విధంగా చేస్తూ ఉన్నారు అందువలనే అటువంటి ఆహారపదార్ధాలకు ఇంకా అంతటి ప్రాధాన్యత ఉంది అది మొదటిగా తెల్లవారితే జావ రాగి జావ ఇది మాములుగా పూర్వం మనం తాగేవాళ్ళం మనం అంటే మన పూర్వికులు తాగేవారు అది తెల్లవారి సమయంలో మాత్రమే తాగేవారు ఆ సమయంలో తాగడం వలన వారు రోజంతా చాలా ఆరోగ్యంగా పనిచేసేవారనేసి అందుకు అది తాగేవారు కానీ ఇప్పుడు అలవాటుగా అదే విధంగా దాని ఉపయోగం తెలియకపోయినా మనం అదే తీసుకుంటున్నాం ఎలా అంటే అది మనం మర్చిపోయినా ప్రతి ఏటా గంగమ్మ జాతరకి అటువంటి అంబిలినే నైవేద్యంగా పెట్టేవారు అలాంటిది మనం ఎప్పటికి మర్చిపోము ఇప్పుడు అది ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అంటే మన చిత్తూరు జిల్లా మునిసిపల్ ఆఫీస్ వెనకాల కొత్త రైతు బజార్ ఆ రైతు బజార్ దగ్గర ఒక రాణెమ్మ అనే ఒక బండి కొట్టు ఆ బండి కొట్టు దగ్గర రాగి జావ అంబలి ఇలాంటివి చాలా ఫేమస్ అదే విధంగా మన వాళ్ళు చాలా పూర్వం నుండి మాంసాహారాన్ని చాలా ఇష్టంగా సేవించేవారు అది ఎందుకు ఎలారా అంటే చాలా ఆరోగ్యం అదే విధంగా బలం చేకూరుతుందని మనం దాన్ని సే సేవించేవాళ్ళం కానీ ఇప్పుడు అది చాలా అందరికి అలవాటై పోయింది ఎలారా అంటే దాని యొక్క రుచి చాలా చెప్పలేనంతగా మన చిత్తూరు జిల్లాలో చేసి ఇస్తున్నారు అది హోటల్ మేనకా మేనకా హోటల్లో ఇలాంటిది బిర్యానీ అంటేనే దాని కోసం చాలా ప్రాధాన్యత అక్కడ కలిగి ఉంది అదే విధంగా అక్కడ రుచి చాలా బాగుంటుంది కనుక ఇలాంటివాటికి ఎప్పుడూ ప్రాధాన్యత తగ్గిపోదు ఇలా చాలా చోట్ల మన చిత్తూరు జిల్లాలో చాలా హోటళ్లలో మన చిత్తూరు జిల్లా యొక్క ప్రాధాన్యమైన ఆహారపదార్ధాలను అమ్ముతూ ఉంటారు దయచేసి ఒకసారి చిత్తూరు జిల్లాకి ఎప్పుడైనా వచ్చినట్లైతే ఈ హోటల్ మేనకా ఈ జిల్ జిల్ ఢాబా అని ఒకటి భాస్కర హోటల్ ఒకటి సరోజినీ నాయుడు వీటీలల్లో ఆహారాన్ని సేవించి చూడండి మీకు చాలా నచ్చుతుంది